మేము మా హస్బెండ్ని కోల్పోయినాము మేము ఈఎస్ ఈపీఎస్ ద్వారా మా అమౌంట్ ఖాతాలో కావడానికి మీరు మాకు హెల్ప్ చెయ్యండి ఎందుకంటే మేము మా హస్బెండ్ చనిపోయారు ఇంట్లో ముఖ్య సంపాదించే వ్యక్తి మాకు అతను మాకు తోడుగా ఉండే వ్యక్తి అతను లేని సమక్షంలో మా కుటుంబం గడవడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి అమౌంట్ ఖాతాలో వేయమని మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము కాతా సబ్ డివిజన్ ధృవీకరించి చనిపోయిన పత్రాన్ని మీకు చూపిస్తున్నాము ఈ డాక్యుమెంట్స్ చూసి తనను చనిపోయినట్టు డిక్లరేషన్ చేసి మాకు ఈ పీఎఫ్ మా నామిని పేరు మీద రావాలని మేము కోరుకుంటున్నాము